పర్యాటక ప్రదేశాల్లో పరిశుభ్రతను కాపాడ్డానికి తీసుకోవాల్సిన చర్యలు ఫస్ట్ మొదటిగా చెట్లను పెంచాలి రోడ్లను నీట్గా రోజూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి తడి చెత్తను పొడి చెత్తను వేరు వేరు గా విభజించాలి మా ప్రదేశంలో మరుగుదొడ్లు గ్రౌండ్లు ఉన్నాయి సరైన పారుదల వ్యవస్థలు కూడా ఉన్నాయి పర్యాటక ప్రదేశాల్లో పరిశుభ్రంగా కాపాడాలి అంటే ఎక్కువ మొక్కలను నాటాలి ఇళ్ళను పరిశుభ్రంగా ఉంచుకోవాలి డ్రైనేజీ డ్రైనేజీలను వెయ్యాలి రోడ్లను పరిశుభ్రంగా కాపాడుకోవాలి మొక్కలకు డై మొక్కలను నరక్కుండా చూసుకోవాలి బయట మల విసర్జన చెయ్యకుండా చూసుకోవాలి మురికి ప్రదేశాలను శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి మరుగుదొడ్లు మరుగుదొడ్లని కట్టించుకోవాలి బయట మల విసర్జన చేయకుండా డంపింగ్ గ్రౌండ్లను వేసుకోవాలి లేకపోతే